కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో మా ఊళ్ళో చాలా కష్టంగా ఉండేది బయటికి వెళదాము అంటే చాలా ఇబ్బందిగా అయ్యేది ఎక్కడ కోవిడ్ నైన్టీన్తో మేము కూడా బాధపడతామో అన్న ఆలోచనతో భయంతో ఇంట్లోనే ఉండడం జరిగేది అటువంటి సమయంలో మాకు తిండి దొరకడం కానీ పని దొరకడం కానీ చేతిలో డబ్బులు ఉండటం కానీ చాలా పెద్ద సమస్యగా మారింది మాకు అంతే కాకుండా కోవిడ్ నైన్టీన్ సమయంలో మా కుటుంబాలకి మా కుటుంబానికి మేము ఏ విధంగా కాపాడుకోగలిగాము అని అంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ దూరం దూరంగా ఉంటూ ఎవరి పనులు వాళ్ళు ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటూ ఎటువంటి సమస్య లేకుండా జాగ్రత్తగా ఆరోగ్యంగా చేసుకోగలిగాము ప్రక్కవాళ్ళకి కూడా అలాగే చేయమని చెప్పేసి మా తరఫున మేము చెప్పడం జరిగింది